మా ప్రాంతంలో అనగా మా మండలంలో పది నుంచి పదిహేను నుండి డాక్టర్లు ఉంటారు అందులోని నలుగురు గవర్నమెంట్ డాక్టర్లు మిగతా వాళ్ళు ప్రైవేట్ డాక్టర్లు ఉంటారు వీళ్ళంతా కూడా శిక్షణ ఇంకెక్కడో తీసుకొని ఇక్కడికి వచ్చి మాకు సేవ చేస్తున్నారు వీళ్ళతో పాటు మా ప్రాంతంలో ముప్పై నుంచి ముప్పై ఐదు మంది దాకా ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఉంటారు ఆరోగ్య కార్యకర్తల కోసం మా మండలంలో ఎటువంటి విద్యాసంస్థలు లేవు కాకపోతే నా జిల్లాలో ఏడు లేదా ఎనిమిది ప్రైవేటు నర్సింగ్ కాలేజీలు రెండు గవర్నమెంటు నర్సింగ్ కాలేజీలో ఒకటి డిప్లొమా కాలేజీ ఉన్నాయి వీటితో పాటు రెండు ప్రైవేటు మెడికల్ కాలేజీలు వాటిలో కొంత మంది డాక్టర్లు ఒకేసారి శిక్షణ పొందుతారు వీటితో పాటు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా ఉంది